పెళ్ళి నిర్ణయం వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా మరియు సామాజిక ప్రభావాల వల్ల ప్రభావితమవుతుంది మనుపటి కాలంలో పెళ్ళిని ప్రధానంగా కుటుంబ సభ్యులే నిర్ణయించేవారు పెద్దల ఆమోదం కీలకం అవుతుంది అయితే ఇప్పటి కాలంలో వ్యక్తిగత అభిప్రాయం చదువు ఉద్యోగ స్థిరత్వం ఆర్థిక స్వాతంత్రియం మరియు ప్రేమ వివాహాల పెరుగుదల వల్ల పెళ్ళి పద్ధతుల్లో మార్పులు కనిపిస్తున్నాయి మునుపటి కాలంతో పోలిస్తే ప్రేమ వివాహాలు పెరిగాయి కులమత పరిమితులు తగ్గుతున్నాయి సమానత్వానికి ప్రాముఖ్యత పెరిగింది లేట్ మ్యారేజ్ అలిసిన పెళ్ళి అనేది సర్వసాధారణంగా మారింది ఆన్లైన్ మ్యాట్రీమొనీ డేటింగ్ యాప్ ద్వారా జోడీలను ఎంపిక చేసుకునే అవకాశం కుదిరింది ఈ మార్పులు సహజ అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను మరియు ప్రోత్సహిస్తున్నాయి